చిత్తూరు జిల్లాలో ప్రధాన సాంస్కృతిక సామాజిక సంప్రదాయాలు చాలా ఉన్నాయి భాష మతం ఆచార వ్యవహారాలతో కూడినటువంటి చాలా రకములైనటువంటి సంస్కృతి సంప్రదాయాలు చాలా బాగా ఉన్నాయి ప్రజలు వివిధ మత ఆచారాలతో వివిధ వివిధ జాతుల వారు వారి వారి యొక్క నమ్మకాలను బట్టి వారు రోజువారి నిజజీవితంలో చాలా సంతోషంగా భక్తి భావాలతో దేవుళ్ళని కొలుస్తూ ఉంటారు ఈ సాంప్రదాయాన్ని సంస్కృతిని ఒక విదేశీయుడు చూసి చాలా ఆశ్చర్యపోయి నన్ను అడిగాడు ఇలా ఎందుకు చేస్తారంటే నేను చెప్పింది ఏమంటే వారి వారి ఆచారాల ఆచారాలను పాటిస్తేనే వారి యొక్క జీవితానికి మంచి ఎత్తు అభివృద్ధి ఉంటుందని నేను చాలా గట్టిగా చెప్పాను ఎందుకంటే వీటిని మనము క్రమం తప్పకుండా పాటిస్తే మనకంటూ ఒక క్రమశిక్షణ ఏర్పడి ప్రతి ఒక్క పనిని మనం చాలా జాగ్రత్తగా చేస్తూ అన్ని రంగాలలో ముందుంటామని నేను అతనికి విజ్ఞప్తి చేశాను వినాయక చవితి నాడు మనమందరు చాలా సంతోషంగా ఉంటాము ఎందుకంటే మూడు రోజులు లేదా ఐదు రోజుల పాటు వినాయకుని పూజిస్తూ వినాయకుని దగ్గరే ఉంటూ ఆయనకు ప్రసాదాలు సమర్పిస్తూ మనం కూడా వాటిని ఆరగిస్తూ చాలా సంతోషంగా ఉంటాము కాబట్టి అందరూ దేవులను కొలుస్తారు